మా ప్రాంతంలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మూడు రాజకీయ నాయకులు కూడా ఎవరు ఏ పార్టీ అనేది తెలుసు మాములుగా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ప్రతి ప్రభుత్వం పై నుంచి వచ్చిన ప్రతీ పథకం కానీ మాములుగా ఇక్కడ లోకల్గా ఏ విధమైన సహాయం కానీ ఏమి చెయ్యాలన్నా ముందుగా ఆయన ఉంటారు మాకు ప్రతీ పని అవ్వడానికి ఆయన సహాయం చేస్తారు అదే విధంగా మాకు సలహా ఏంటంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన మా యొక్క మాటలు విని మిమ్మల్ని మంచి పైకి తీసుకు రావడానికి నేను ట్రై చేస్తానని నాకు మాటిచ్చారు అలాగా ప్రతి ఒక్కరికీ ఏ విధంగా అయినా కానీ ఆయన దగ్గరికి వెళ్లినప్పుడు తగిన సహాయం ఆయన చేసే ఉద్దేశం కలిగిన ఎమ్ఎల్ఏ అని నేను అనుకుంటున్నాను